మా ఇంట్లో దొ మరుగుదొడ్డి ఉంది అది ఉండడం వల్ల చాలా ఉపయోగాలు మన ఇంట్లో మహిళలు బయటకి పోకుండా వాతావరణం కలుషితం కాకుండా అన్నీ రకాలుగా మనకు ఉపయోగపడుతుంది బయట వాతా బయట వాతావరణంలో వెళ్ళడం వలన అక్కడ నుంచి అనారోగ్యమైన అన్ని కలుషితం కలుషితం కావడం జరుగుతుంది ముఖ్యంగా ఇంట్లో ఉన్న మహిళలకు మరుగు ఉండడం మరుగుదొడ్లు ఉండడం వలన చాలా ఉపయోగకరంగా ఉంటుంది లేని ఎడల మనము బయట వెళతాము మన మహిళలు బయటకి వెళ్ళడం వలన క్రిమి కీటకాలు రాత్రి సమయంలో ఉండవచ్చు దాని వల్ల ప్రమాదాలకు గురికావచ్చు మరియు చాలా ఇబ్బందులు అనేక రకాల ఇబ్బందులు ఏర్పడతాయి ఎలా అంటే వాతావరణము కలుషితం కావడము మరియు మన ఇంట్లో మహిళలకు కానీ మనకు కానీ సేఫ్టీ లేకపోవడం మన పిల్లలకు సేఫ్టీ లేకపోవడము జరుగుతుంది ఎందుకనగా ఏదైనా టైంలో మనము బయట వెళ్ళినచో అక్కడ ఉన్న క్రిమి కీటకాలు ఏదైనా కుట్టడం కావచ్చు మరియు అక్కడ ఏదైతే మనము మరుగుదొడ్లు లేకుండా బహిర్గతంగా మలవిసర్జన చేస్తామో దానిపై ఉన్న ఈగలు వాలి తరువాత మన భోజనాలలో వచ్చి మనం తినే భోజనాల మీద కూర్చుంటే దాని వల్ల మనకు ఈ విరేచనాలు లాంటివి అనేక రోగాలు మనలని కలరా లాంటివి మనకు రావడం జరుగుతుంది కావున దానివల్ల చాలా ఇబ్బందులు ఇబ్బందులు పడతాము మనము